నేను ఇప్పుడు నెల్లూరు రెస్టారెంట్కి కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను కానీ వారు ఆ గుర్తు అవి గుర్తు ఉంచుకోగలరా మీకు అవమానమా యాప్ లేదా వెబ్సైట్లో ఆ నెల్లూరు రెస్టారెంట్కి నా సూచన నమోదు చేసి పంపి వెసులుబాటు ఉందా అని చూసుకుందాం అంటే ఆ నెల్లూరు రెస్టారెంట్కి ఎప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటారు అంటే ప్రజలు ఎప్పుడు పబ్లిక్ వెళ్ళీ అక్కడ రెస్టారెంట్లో ఆహారాన్ని భోంచేయడం అక్కడ మనకు మార్నింగ్ అంటే ఉదయాన మనకు టిఫిన్ దొరుకుతుంది అలానే మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది ఈవినింగ్ మనకు కావాల్సిన స్నాక్స్ దొరుకుతుంది అలానే నైట్ మనకు కావాల్సిన ఏదైనా కర్రీస్ కూడా అంటే లంచ్ కూడా మనకు ఆ నెల్లూరు రెస్టారెంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నేను కొన్ని నిర్దిష్ట సూచనలు అంటే ఏమిస్తానంటే అంటే ఎప్పుడు ప్రజలు అక్కడ క్రౌడ్ అంటే రష్ లేకుండా వాళ్ళకి కొన్ని టోకన్స్ పెట్టి టోకెన్ వైస్ ఆర్డర్గా వచ్చేలాగా లైన్లో లైన్ అంటే లైన్ మెయింటైన్ చేయడం క్రమ సంఖ్యలో వాళ్ళకి రావడం ద్వారా ఎందుకంటే మన క్రౌడ్ ఎంత తగ్గుతుంది ప్రజలు ఇబ్బందులు పడకుండా తమకు కావాల్సిన భోజనాన్ని భోంచేస్తుంటారు మరి ఏమంటే అక్కడ నీళ్ళ సప్లై అనేది కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే అక్కడ పెడుతున్నారు కానీ నీళ్ళు ఈ ప్రజలు ఎక్కువ అవ్వడం వల్ల ఆ నీళ్ళు కింద మీద పోసుకొని చాలా ఇబ్బందిగా పడుతున్నారు అది రెండవ సూచన మూడో సూచన ఏమిటంటే అక్కడ వంట రుచులు చాలా అద్భుతంగా ఉన్నాయి దాన్నేం మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ వడ్డిచ్చేటప్పుడు ఇంకా కొంత సులభంగా స్పీడ్గా అంటే తొందరగా వడ్డించడం మొదలుపెడితే ఇంకా ప్రజలు ఎక్కువ వస్తారు పని భిన్న అంటే తొందరగా పూర్తి అవుతుంది అండి ఇది నేను నా యొక్క అదే నా యొక్క అనుభవాన్ని ఈ నెల్లూరు రెస్టారెంట్కి తెలియజేయాలనుకున్న కొన్ని సూచనలు కానీ వారు ఆ సూచనలను గుర్తించుకొని పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ధన్యవాదములు